అప్పట్లో వినోదం ఎక్కువగా సామూహికంగా ఉండేది ఉదాహరణకు కుటుంబం అంతా కలిసి టీవీ ముందుంటే ఒకే ప్రోగ్రాం చూసేవారు సినిమాలు చూడటానికి సినిమా హాలుకే వెళ్ళాలి పల్లెల్లో కథలు చెప్పే పెద్దలు పల్లకి కథలు హరికథలు బుర్ర కథలు లాంటి రకాలైన సాంప్రదాయ కళలు వినోదంగా ఉండేవి రేడియోలో వచ్చిన పాటలు నాటకాలు ఇంటర్వ్యూలు కూడా అందరూ కలిసి వినేయవారు ఇప్పటి వినోదం ఇప్పుడు టెక్నాలజీ వలన వినోదం వ్యక్తిగతమైన దారిలో మారిపోయింది ప్రతి ఒక్కరికి చేతిలో ఒక స్మార్ట్ఫోన్ ఉంది అందులో యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ స్పాటిఫై వంటి అప్లికేషన్ల ద్వారా ఎవరి ఈష్టానుసరం వారు ఎప్పుడైనా ఎక్కడైనా వినోదాన్ని అనుభవించగలుగుతున్నారు ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ టిక్టాక్ లాంటి వాటి వల వినోదం కేవలం వినడమే కాకుండా సృష్టించే అవకాశము వచ్చింది ఎవ్వరైనా వీడియోలు తయారు చేేసి ఇతరులతో పంచుకోవచ్చు మారిన సందర్భాలు సామూహికత తగ్గింది ఇప్పుడు చాలామంది వ్యక్తిగతంగా వినోదం పొందుతారు ఫోన్లో ఒక్కడే వీడియోలు చూస్తుంటారు అందువల్ల కుటుంబ సమయం తగ్గిపోయింది ఉపయోగదాయకత పెరిగింది ఎప్పుడైనా కావాల్సిన విషయం తెలుసుకోవచ్చు పాట వింటూ పనిచేయవచ్చు వార్తలు కూడా వీడియో రూపంలో చూసేయవచ్చు వికేంద్రీకరణ గతంలో మీడియా పరిమితమే ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరు మీడియా సృష్టించగలుగుతున్నారు ఈ రోజులో కంటెంట్ క్రియేటర్ అనేది ఒక వృత్తిగా మారింది మొత్తానికి సాంకేతికత వినోదాన్ని దగ్గర చేసిన చేసింది అనడంలో సందేహమే లేదు కానీ అప్పటి సామూహిక అనుభవాలు మెలకులకువలు కొంచెం మిస్ అవుతున్నట్లు అనిపించవచ్చు అయితే ఇది పూర్తిగా వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది కొంతమందికి క్రొత్త మార్గం బాగుంటే ఇంకొందరికి పాతదే ముద్దుగా అనిపించవచ్చు